ఒక లక్షా ఇరవై రెండువేల మూడు వందల ముప్పై రెండు లక్షల డెబ్భై ఏడు వేల మూడు వందల డెబ్భై రెండు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు లక్షల డెబ్భై రెండు వేల ఏడు వందల డెబ్భై ఏడు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై